నా పాత ఎన్పీఎస్ ఖాతా చిరునామాను మార్చవలసిందింగా కోరుకుంటున్నాను నా పిఆర్ఏఎన్ నెంబర్ ఒకటి సున్నా సున్నా ఎనిమిది నాలుగు మూడు రెండు ఆరు సున్నా ఏడు ఒకటిగా మరియు నా కొత్త చిరునామా నాలుగు ఆరు రెండు రాజహంస అపార్ట్మెంట్ నంద్యాల నేను నా వివరాలను ఎన్పీఎస్ మద్దతు బృందానికి ఈమెయిల్ పంపినాను దయచేసి నా చిరునామాను ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేయగలరని కోరుకుంటున్నాను